పూర్వంలో కూడా ఇదే అయ్యింది కానీ ఇప్పటి సమాజంలో చూసుకుంటే మన భారతదేశంలో చాలా మార్పులు వచ్చాయి పూర్వంలో నువ్వు ఇలానే ఉండాలి ఇలానే పని చేయాలి అని చెప్పారు కానీ ఇప్పుడైతే నువ్వు ఏదైనా చెయ్యచ్చు నువ్వు ఉద్యోగం చెయ్యచ్చు విద్య చెయ్యచ్చు విద్యా లభించుకోవచ్చు అని చాలా అవకాశాలు ఇస్తున్నారు కానీ పూర్వంలో

ఇంకా మార్పులు రావాలి అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఆడవారు మగవారు ఇద్దరికీ సమాన హక్కులు రావాలి అని నేను అనుకుంటున్నాను అలా వచ్చినట్లయితే ఏ భేద భావాలు ఉండవు ఏ వివక్ష ఉండదు అందరూ సమానమే అని చెప్పవచ్చు ఇంకా ఏంటి అనంటే మనం ఆడవారిని ఏ విషయంలో తక్కువ చేయకూడదు ఆడవారికి తక్కువ బలం ఉంటుంది మగవారికి ఎక్కువ బలం ఉంటుంది అని చెప్పేసి సమాజం చెబుతుంది కానీ నిజానికొస్తే ఏ రంగంలో ఆడవారు అసలు తక్కువ కాదు ఆడవారు చూసుకుంటే ఏదైనా చేయొచ్చు మగవారు కూడా అలా అని మగవారిని తక్కువ చెయ్యట్లేదు నేను మగవారు కూడా చేయొచ్చు మ ఆడవారు కూడా చేయొచ్చు కానీ ఇద్దరిలో సమానం ఉండాలి అని నేను అంటున్నాను ఇలాంటి అవకాశాలు ఆడవారికి ఎన్నో ఇవ్వాలి ఇంకా ఎన్నో రావాలి అని నేను అనుకుంటున్నాను ఇలా సమాజంలో ఏ వివక్ష లేకపోతే మనం మన ఇంట్లో కూడా చక్కగా మనం కలిసిమెలిసి ఉండొచ్చు లేదు వివక్ష చూపిచ్చారు అనుకుంటే ఆడవారికి ఎన్నో సమస్యలు సవాళ్ళు ఏర్పడతాయి అలా సవాళ్ళు ఏంటి అనంటే నువ్వు ఆడు ఆడు ఆరు దాటిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళొద్దు ఆరు దాటిన తర్వాత నువ్వు బయట ఏం చేస్తున్నావు అని అన్నీ అడుగుతారు ఇలా అడగడం వల్ల ఏమైతుంది అనంటే ఆడవారు ఏ రంగంలో

ధి విజయం సాధిస్తారు ఇంకా చెప్పాలి అనంటే ఆడవారిని వంటింటికి కట్టుబాటు చేయకుండా బయటికెళ్ళి ఉద్యోగం చేయమని అవకాశాలు కూడా ఇవ్వాలి విద్య కూడా సరైనది అందించాలి ఇలా విద్య అందిస్తే వాళ్ళు అనుకున్న ఉద్యోగాలు చేసి సంపాదించుకోవచ్చు